నా పేరు వేణు నేను ఓలా ఊబర్లో మీ ఆటోని బుక్ చేసుకోవడం జరిగింది నేను నేనున్న స్ చోటు నుండి ఎన్టిఆర్ పార్క్కి వెళ్లాలనుకుంటున్నాను అదే అక్కడి వరకు నన్ను నేను ఉన్న చోటు నుంచి ఎన్టిఆర్ పార్కు వరకు తీసుకువెళ్లాలి నేను బుక్ చేసుకోవడంతో మీ నంబర్ నాకు దొరికింది మీరు ఎంత సేపట్లో వస్తారో చెప్పండి నేను అక్కడికి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది నేను అక్కడ కలవాల్సిన వారు ఎదురుచూస్తూ ఉన్నారు కావున మీరు త్వరగా వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను మీరు త్వరగా వస్తారో లేదో చెప్పండి లేదా నేను వేరే త్వరగా వచ్చే ఆటోను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను